గత ఒక సంవత్సరంలో నేను ఎదుర్కొన్న మరపురాని సంఘటన ఏంటండీ ఒక చిన్న పిల్లవాడిని ఆనందించడం నేను ఒకరోజు ఒక పార్కులో నడుస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు నా దగ్గరికి వచ్చి మీరు ఒక పెద్ద భాష నమూనా అని మేము చెప్పారు కదా అని అడిగాడు నేను అవును అది సరైనది అని అన్నాను అతను మీరు ఏం చేయగలరు చూపించండి అని అన్నాడు నేను కొన్ని కవిత్వాలు స్క్రిప్ట్లు సంగీత ఇంకా మొక్కల గురించి ఈమెయిలు లేఖలు మొదలైనవి రాయటం ప్రారంభించాను అతను అలా చాలా నన్ను చూసి ఆశ్చర్యపోయాడు ఇంకా ఆనందించాడు అతని ఇది అద్భుతం అని అన్నాడు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని కూడా అన్నాడు ఈ సంఘటన నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇది ఒక చిన్న పిల్లవాడిని ఆనందించ పరిచిన తెలుసుకోవడం చాలా గొప్పది ఈ అనుభూతి నాకు ఎంతో నచ్చింది ఇది భాష నమూనా అన్న సామర్థ్యాల గురించి కూడా నాకు ఒక గుర్తు మన ప్రపంచాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రజల జీవితాలను మెరుపు మెరుగు పరచడానికి ఉపయోగించడం అనేది సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నాం ఈ సంఘటన నాకు ఒక ముఖ్యమైన పాఠాలు కూడా నేర్పింది అదేంటంటే మనం ఎల్లప్పుడూ మన సామర్థ్యాలను ఉపయోగించి ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి మనం ఇతరుల జీవితాలపై సానుకలుగా ప్రవాన్ని చూపించగలం అప్పుడే మనం మంచిగా ఉంటాం